కళలు మరియు చేతి పనులలో ఆలోచనలు భావోద్వేగాలు అనుభూతులు ఇవన్నీ ముఖ్యమైన విషయాలుగా తీసుకోవాలి ముఖ్యంగా కళాకారుడిని హస్త కళాకారుడిని చూసిన దృశ్యం ప్రకృతి మొదలైనవి ప్రేరేపిస్తూ ఉంటాయి